నమస్తే అండి నేను మా కుటుంబ సభ్యులు ఇవాళ సాయంకాలం పార్క్కి వెళ్ళామండి అక్కడ నా బ్యాగ్ ఎవరో దొంగిలించారండి అదేండి వేల్పూర్ దగ్గర ఉన్న చి షుగర్ ఫ్యాక్టరీ అండీ షుగర్ పార్క్ అండీ మేమక్కడ బల్ల ఉన్నాదండి ఆ బల్ల మీద నా బ్యాగ్ పెట్టి మేమక్కడ ము ముందుకి వెళ్ళమండి నడుచుకుంటూ తర్వాత వచ్చినప్పడికి ఆ బ్యాగ్ లేదండీ నా బ్యాగ్ చాలా విలువైదండి అందులో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి అవి గులాబి రంగండి బ్యాగ్ ఉన్నాయండి డబ్బులు ఒక పదివేలు ఉంది నగలండి మా అమ్మ గారిది హారం ఉంటుందండి అందులోను పెద్దదేనండి అందులో ఫోన్ కూడా ఉందండి అనుమానంగా అంటే చాలా మంది వచ్చారండి అక్కడికి అంటే కొంతమంది ఎవరో ఇద్దరు మగపిల్లలు అలా తిరిగారండి ఎక్కువగాను అలాగేనండి అలాగేనండి నేను ఎఫ్ఐఆర్ రాసిస్తానండీ కొంచెం అడ్రస్ అది కూడాను అలాగేనండి రెండు రోజుల్లో రమ్మంటారండీ అలాగేనండి ధన్యవాదాలు అండీ